ఎప్పుడూ మనిషి తన మనసుకు నచ్చే పనులే చేయాలనుకుంటున్నాడండి ఏ మనిషి అయినా సరే మన ఎవర్ని తీసుకున్న తనకు మనసుకు నచ్చే పనినే చేయాలనుకుంటాడండి అలాంటి వాళ్ళ జ్ఞాపకాలకి కనెక్ట్ అవ్వాలని ఎంతో ట్రై చేస్తాడండి మనిషి వాళ్లకి నచ్చిన వాళ్ళతో వాళ్ల సమయాన్ని గడపాలని వాళ్ళు నచ్చే పని చేయాలని ఒక మనిషి ఎంతో తాపత్రయ పడతాడండి ఆ ఇప్పుడు మన ఇప్పుడు సపోజ్ నేనున్నాను అనుకోండి నాకు కొన్ని కొన్ని అంటే చాలా ఇష్టం కొన్ని జ్ఞాపకాలు అంటే చాలా ఇష్టం కొంతమందితో గడపడం అంటే చాలా ఇష్టం నా స్నేహితులతో కానీ నా బంధువులతో గాని గడపటం చాలా ఇష్టం అండి ఇలాంటి విషయాలని ఎక్కువ ఎక్కువ శాతం ఏంటంటే ఇలాంటి విషయాల్లో సమయం గడుపితే బాగుంటుంది కదా ఇలాగ సమయం గడపాలని ఎక్కువ నేను ఏం చేస్తా ఉంటానంటే నేను నా స్నేహతులతో సమయం గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటానండి అలాగే ఎవరిదైనా ఇంటికెళ్ళినా బంధువులతో ఏంటంటే కలగలిపి మా కుష్ట సుఖాలు చెప్పుకోవటం ఇలాంటివన్నీ ఏంటంటే ఒక కొన్ని జ్ఞాపకాల కింద మిగిలిపోతాయి అండి ఇవన్నీ వీటిని చేసుకోవడానికి నేననే కాదండి ఏ మనిషి అయినా సరే వాళ్ళకి నచ్చిన ఈ మూలాలకు లేకపోతే జ్ఞాపకాల గురించి ఎవ ఎవరైనా సరే పరితపిస్తాం